హలో చెప్పండి చెప్పండి మీకు రైస్ వచ్చింది రైస్ తిన్న తర్వాత ఇలా అవుతుందా స్టార్ట్ అవుతుందా అయితే ఏముండదు అండి డైజెస్టివ్ ప్రాబ్లెమ్ ఉంటుంది ఫస్టు చూస్తాము మే నేను మీకు టాబ్లెట్స్ ఇస్తాను త్రీ డేస్కి మీరు ఏం చేస్తారు అన్నట్లయితే ఆ టాబ్లెట్స్ యూజ్ చేస్తా మసాలా ఐటమ్స్ కొంచెం తగ్గించి తినండి ఓకేనా మసాలా ఐటమ్స్ తగ్గించండి అలానే కోల్డ్ ఐటమ్సు ఎక్కువ హీట్ ఐటమ్సు తగ్గించేసి తగ్గించి ఈ టాబ్లెట్స్ యూజ్ చేయండి వన్ టాబ్లెటొచ్చి నేను త్రీ టైప్ టూ టైప్స్ టాబ్లెట్స్ ఇచ్చాను టూ టైప్సు మార్నింగ్ మార్నింగ్ తిన్న తరువాత ఈవెనింగ్ తినక నైటు తినకముందు వేసుకోండి వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంచం డైట్ మెయింటైన్ చేయండి అలానే రన్నింగ్ రన్నింగ్ లేక్న వాకింగ్ ఎక్సరసైజ్ చెయ్యండి ఓకేనా తిన్న తర్వాత కొంచెం అవునా అవును మీకు బాబు పుట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది అండి టూ ఇయర్స్ ఆ అవును ఆల్రెడీ మీకు డెలివరీ అయ్యి ఉంటుంది సో ఇప్పుడు దాకా కొంచం బాడీ సెట్ అయ్యుంటుంది సో దాని వల్ల ప్రాబ్లెమ్ ఏం లేదండీ ఫస్ట్ చూస్తాం మనం త్రీ డేస్ తర్వాత తగ్గితే ఓకే లేదు అన్నట్లయితే స్కాన్ చేసి చూస్తాం ఏం ప్రాబ్లమ్ అని ఓకే అండి అవునా సరే అండి ఓకే అండి అప్పుడు కావాలంటే ప్రెజంట్ నేను ఏదైతే మీకు టాబ్లెట్స్ సెండ్ చేసానో అది మాత్రం వాడండి చెప్పాను కదా మీకు మార్నింగ్ తిన్న తరువాత నైట్ తినక ముందు వేసుకోండి నార్మల్గా తిన్న తర్వాత వాకింగ్ చేయండి కొంచెం సేపు అలానే పడుకోకుండా కాసేపు వాకింగ్ చేయండి ఏముందో చూస్తాము తగ్గితే ఓకే లేదు అన్నట్లయితే నా దగ్గరికి వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి హాస్పిటల్కు వచ్చి నేను చెప్తాను మీకు